హలో గుడ్ మార్నింగ్ మేడమ్ అదే మేడమ్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్కి సమ్మేటివ్ సిలబస్ కోసం మాట్లాడడం కోసమని వచ్చాను మేడమ్ అంటే మేడమ్ కొంచెం వైడ్ సిలబస్ ఉంది మేడమ్ సమ్మేటివ్కి కొంచెం ఎక్కువ సిలబస్ ఇచ్చారు సో సిలబస్ మొత్తం క్లియర్ అవ్వడానికి ఒక అవర్ పెంచమని అడగుదామని వచ్చాను మేడమ్ ఎస్ మేడమ్ ఒక ఎక్స్ట్రా అవర్ పెంచండి మేడమ్ అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మేడమ్ నేను ఈ వన్ టూ వీక్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మేడమ్ ఎస్ మేడమ్ అవును మేడమ్ పిల్లల్ని చదివించడానికి నా దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉంది మేడమ్ అది ఏంటంటే పిల్లలకి డే బై డే యూనిట్ టెస్ట్లు కానీ డే బై డే యూనిట్లో హాఫ్ కానీ టెస్టులు పెడదామని అనుకుంటున్నాను మేడమ్ అలా పెట్టడం వల్ల వాళ్ళు కూడా తొందరగా గ్రాస్ప్ చేయగలరని అనుకుంటున్నాను మేడమ్ మీరు ఏమంటారు

అదే మేడమ్ మీరు ఏమంటారు దాని గురించి ఎస్ మేడమ్ అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే సమ్మేటివ్స్లో ఇచ్చిన సిలబస్లో ఇంపార్టెంట్స్ అవి ఒక దగ్గర తీసి పెట్టాను మేడమ్ అవి స్టూడెంట్స్కి ఇవ్వడానికి కొంచెం జిరాక్స్ కాపీస్ తీస్తారా ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్